హలో హాయ్ మేడం అవును మేడం టెన్ మెంబర్స్ వైస్ ఇచ్చింది మేడం మీ క్లాస్ గ్రూప్ డాన్స్ ఫోర్ ఉన్నాయి సోలో సొంగ్స్ సిక్స్ ఉన్నాయి మొత్తం టోటల్ ఎంత మంది అవుతన్నారు మేడం ఇక్కడ యాన్యుయల్ డే లేకుంటే ఇంకెవరినైనా పిలుద్దామా మేడం లాస్ట్ వాళ్ళని పిలిచిన వాళ్ళని కాకుండా సెలబ్రెటీని ఎవరన్నా ఓకే మేడం సెలబ్రెటీ ఒకరైనా సెలబ్రెటీ అయినా బాగుంటుంది ఒక ఒన్ మెంబరే ఉన్నారు మేడం ఒక పర్సనే నేమ్ ఇచ్చిండు డాన్సస్కి త్రీ మెంబర్స్కి ఇచ్చారు ఆఫ్టర్నూన్ అయితే బెటర్ మేడం ఎందుకంటే పేరెంట్స్ రావడానికి అయినా ఏదైనా చీఫ్ గెస్ట్ రావడానికి అయినా కొంచం టైం ఉంటుంది నైట్ అయితే చికాకుగా ఉంటుంది కొంచం ఇబ్బంది ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే బెటర్ ఓకే మేడం ఇంక అంత డిస్కషన్ చేద్దాం మేడం మళ్ళీ ఒకసారి ఓకే మేడం ఓకే ఓకే నేను చూసుకుంటాను మేడం ఓకే ఓకే మేడం